అవునండి మీరు ఎక్కడ నుంచి కాల్ చేసారు అవును అండి చెప్పండి ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా అండీ అక్కడ హేమా క్లీనిక్ అనేసి ఉంటుంది అవునండి చూస్తాను అండి స్కిన్కే చూస్తాను నేను అంటే మీకు ఎలర్జీ టైపా ఇన్ఫెక్షన్ టైపా ఎలా వచ్చిందో మీరు చెప్తే దాన్ని బట్టి నేను చెప్పడానికి ఉంటుంది అంటే ఏ ఏ టైప్లో ఉందది అవునా అంటే అట్లా డాండ్రఫ్ లాగా ఉందా మీకు లేక మొత్తం గుళ్ళల్లాగా రౌండ్గా అవుతుందా అండి అవునా ఒక్కసారి మీరు నన్ను డైరెక్ట్గా కలిస్తే దాన్ని టెస్టింగ్ చేయడానికి ఉంటుంది అండి టేస్ట్ చేస్తే అంటే అది ఇప్పటి రోజుల్లో చాలా మందికి వస్తుంది సొరియాసిస్ అని అంటారు మరి మీకు డాండ్రఫ్ నుంచి వచ్చిన ఇన్ఫెక్షనా లేక సొరియాసిస్సో డైరెక్ట్గా చూస్తేనే అర్థం అవుతుంది మాకు ఎపుడు వస్తారు అండి ఎపుడు మీట్ అవుతారు మాకు హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది అండి